ఖచ్చితంగా నేను కలిసి పని చేయడం కష్టంగా ఉన్న వారితో కలిసి పనిచేయాల్సిన సమయాన్ని పంచుకోవడానికి నేను సంతోషిస్తాను నా పని నీ చాలా వి విమర్శించే సహోద్యోగితో నేను ప్రాజెక్టులో పని చేస్తున్నాను నేను చేసిన దానిలో ఎవరు ఎప్పుడు ఏదో ఒక తప్పును కనుగొంటారు మరియు నేను తగినంత లేనట్లు వారు తరచుగా నన్ను భావించేవారు ఇది వారితో పనిచేయడం చాలా కష్టతరం చేసింది మరియు ఇది నా ధైర్యాన్ని ప్రభావితం ప్రభావితం చేయడం ప్రారంభించింది నా సహోద్యోగి ప్రవర్తన నాకు ఎలా అనిపిస్తుందో దాని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను నేను వారి ఫీడ్బ్యాక్ను ఆనందిస్తున్నాను కానీ అది నాకు రావడం ప్రారంభించిందని నేను వారికి చెప్పాను నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నానని వారు అభిప్రాయంతో మరింత నిర్మాణాత్మకంగా ఉంటే నేను ఆనంద్ అభినందిస్తానని కూడా వారికి చెప్పాను వారి ప్రవర్తన నన్ను ప్రభావితం చేస్తుందని విన్న నా సహోద్యోగి ఆశ్చర్యపోయాడు మరియు వారు క్షమాపణలు చెప్పారు నన్ను బాధ పెట్టడం తమ ఉద్దేశం కాదని భవిష్యత్తులో మరింత నిర్మాణాత్మకంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు ఆశ ఆ సంభాషణ తర్వాత విషయాలు మెరుగుపడటం ప్రారంభించాయి నా సహోద్యోగి ఎప్ప ఎప్పటికీ నా పనిని విమర్శిస్తూనే ఉన్నారు కానీ వారు వారి అభిప్రాయాలతో మరింత నిర్మాణాత్మకంగా ఉన్నారు వారు నాకు మరింత సానుకూల అభిప్రాయాన్ని ఇవ్వడం ప్రారంభించారు ఈ ఇది నా ధైర్యాన్ని పెంచడానికి సహాయపడింది నేను నా సహోద్యోగితో మాట్లాడినందుకు సంతోషిస్తున్నాను వారి ప్రవర్తన నాకు ఇలా అనిపిస్తుందో అది సులభం కాదు కానీ అది సరైన పని ఇది మా పని సంబంధాన్ని మెరుగుపరచడంలో సహాయపడింది మరియు ఇది నా పనిని సులభతరం చేసింది కష్టమైన వ్యక్తులతో పనిచేయడానికి ఇక్కడ నేను కొన్ని చిట్కాలు చెప్తాను ప్రశాంతంగా ఉండు మీరు కష్టమైన వ్యక్తితో వ్యవహరిస్తున్నప్పుడు కోపం తెచ్చుకోవడం లేదా రక్షించుకోవడం సులభం కానీ ఇది పరిస్థితిని మరింత దిగజార్చుతుంది ప్రశాంతంగా ఉండండి మరియు సమస్యలను పరిష్కరించడం పై దృష్టి పెట పెట్టండి ప్రత్యక్షంగా ఉండండి కష్టమైన వ్యక్తికి వారి ప్రవర్తన మిమ్మల్ని ఎలా ప్రభావితం చేస్తుంది చెప్పడానికి భయపడకండి ప్రత్యక్షంగా ఉండండి కానీ గౌరవంగా ఉండండి ఉమ్మడి మైదానాన్ని వెతకండి కష్టమైన వ్యక్తితో మీరు మీకు ఉమ్మడిగా ఉన్నదాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి ఇది సంబంధాన్ని పెంపొందించుకోవడానికి మరియు కమ్యూనికేషన్ చేయడం శ్రమతరం చేయడానికి సహాయపడుతుంది ఓపిక పట్టండి పరిస్థితిని పరిష్కరించడానికి సమయం పట్టవచ్చు ఓపిక మరియు పట్టుదలతో ఉండండి మరియు వదులుకోవద్దు